భారతదేశంలోని చాలా ప్రాంతాలలో విద్యను ప్రోత్సహించడానికి ఆడపిల్లలకు సైకిలు లేదా ల్యాప్టాప్లు ఇవ్వడం వంటి పథకాలు ఉన్నాయి ఇలాంటి పథకాలు చాలా పనికి వస్తాయి ఎందుకంటే మన భారతదేశంలో ఆడపిల్లలకి విద్య ఎంతో అవసరం కాబట్టి వాళ్ళు చదువుకోవాలని ఎంకరేజ్ చేయనీకి సైకిల్ ఇంకా ల్యాప్టాప్లు ఇవ్వడం వల్ల చాలా మంది పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా వాళ్ళని విద్యా విద్య అందుకోనీకి పంపిస్తారు అలాగే ఈ ల్యాప్టాట్స్ ఇవ్వడం వల్ల మన టీచర్లు అన ఉపాధ్యాయులు చెప్పేదే కాకుండా ఇంకా ఇతరులు ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారో అందులో మనం వెతికి తెలుసుకోవచ్చు అలాగే సైకిల్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎటన్నా వెళ్ళాలంటే వాహనాలు లేకుంటే ఇబ్బంది పడకూడదని ఒకవేళ పాఠశాలకి రావాలంటే వాహనం లేకుంటే ఇబ్బంది పడకూడదని సైకిల్ ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే మన భారతదేశంలో ఆడపిల్లలు చదవడం వల్ల ఇంకెంతో అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆడపిల్లలు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో విద్యను ప్రోత్సహించాలని కోరుకుంటున్న